చిన్నరాజు గారు మీ గురించి చెప్పండి నా పేరు చిన్నరాజు నేను నాగలాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను అక్కడ నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చి దినేష్ వసంత్ మరియు ఝాన్సీ వాళ్ళతో నేను చాల హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను వాళ్ళు నాకు రోజు తినుబండారాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా ఎన్నెన్నో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఒకసారి దినేష్ అనే వ్యక్తి ఒక కురుకురే ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు దాన్ని ముగ్గురు షేర్ చేసుకొని తిన్నాము అందులో ఝాన్సీ అనే అమ్మాయి మాతో చాలా క్లోసుగా ఉండేది తను మాకు రోజు టిఫెన్ క్యారీలు తీసుకొచ్చి ఇచ్చేదీ మేము ఒకసారి క్వార్టర్లీ ఎగ్జాము వ్రాసాము క్వార్టర్లీ ఎగ్జాములో నాకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే ముప్పై ఐదు కంటే తక్కువ నేను ఫేల్ అయ్యాను అది మ్యాథ్స్ సబ్జెక్టులో మరియు సైన్సు సబ్జెక్టులో ఫెల్ అయ్యాను వాళ్ళు నన్ను చూసి హేళన చేశారు అలా మా ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు జరిగాయి కొద్ది రోజులు తర్వాత మేము మాట్లాడుకోవడం మానేసాము మాట్లాడుకోవడం మానేసిన తరవాత వాళ్ళు నాకు దూరంగా ఉం ఉండిపోయారు మేము మళ్ళా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వ్రా సాము అప్పుడు వాళ్ళు నాతో నాతో చూసి వ్రాయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్న వెంటనే మేము చాలా హా ఫ్రెండ్లిగా మూవ్ అయిపోయాము నేను వాళ్ళకి చూపించాను దాని తర్వాత మేము యాభై రోజుల లీవిచ్చారు లీవులు ఇచ్చారు లీవు ఇచ్చిన తర్వాత మేము లీవులల్లో బొంగరం ఆటలు ఆడాము దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నింది మేము అప్పుడు గేమ్స్ వల్ల మేము ఇంట్లో గొడవలు వేసుకుని మరి అక్కడికి వచ్చి ఆ గేమ్స్ ఆడే వాళ్ళము ఆడిన తర్వాత మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళము ఇంట్లో ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు మమ్మల్ని ఎందుకు వెళ్ళి బయట ఆడుతున్నావు వాళ్లతో వాళ్లతో చేరబాక అని చెప్పేవాళ్ళు అయినా కానీ వాళ్లతో మేము కొంచెం హ్యాపీగా ఉన్నాం కాబట్టి క్లోజుగా మూవ్ అయ్యాము దాని తర్వాత మేము హై స్కూల్లో చేరాము హై స్కూల్లో కూడా మేము ముగ్గురు ఫ్రెండ్స్గానే ఉన్నాము హై స్కూల్లో అన్నీ సబ్జెక్టులు షేర్ చేసుకోవడం చదువుకోవడం మరియు ఆటలు ఆడడం ఆడాము ఖోఖో ఆడేటప్పుడు నేను ఒకసారి ఝాన్సీని అవుట్ చేసేశాను అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడింది దాని తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు మళ్ళీ తను నాతో మాట్లాడటం మొదలుపెట్టింది అలా అలా మా జీవితం సాగుతు ఉండిపోయింది కొద్ది రోజులు తర్వాత మేము టూరు వెళ్ళాము చెన్నైకి అక్కడ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసిన వెంటనే మేము ఒక హోటల్కి వెళ్ళాము హోటల్లో తినుబండారాలు ఎక్కువ తిన్నాము చికెన్ రైసు ఫ్రైడ్ రైసు బిర్యానీ అలాంటివి తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి తిరుగు ప్రయాణం చేసాము తిరుగు ప్రయాణంలో మేము పాటలు పాడుతు డ్యాన్స్ వేస్తూ ఆటలు ఆడుతు ఉన్నాము ఆటలు ఆడి ఆడుతు ఉన్నప్పుడు ఒకసారి నేను కింద పడిపోయాను నా కాలికి దెబ్బ తగిలింది దాని తర్వాత మేము హాస్పటల్కి వెళ్ళి కట్టుకట్టుకుని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి తిట్టారు ఎందుకు ఇలా చేసుకున్నావు చూసి ఆడాలి కదా డ్యాన్స్ అని చెప్పారు మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి టూర్కి వెళ్ళాము టూర్కి వెళ్ళినప్పుడు అది తిరుపతి తిరుపతిలో జూ పార్క్ వెళ్ళాము మరియు చంద్రగిరి కోట చూడడానికి వెళ్ళాము జూ పార్క్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ సింహాలు పులులు ఏనుగు మొసళ్ళు మరెన్నో పక్షులు వివిధ రకాల జంతువులు ఉన్నాయి వాటిని చూసినప్పుడు మేము అరవడం కేకలు వేయడం చేసాము కేకలు వేసిన వెంటనే పక్కన ఉండే వాళ్ళు చూసి అలా అరవకూడదు అని చెప్పి మమ్మల్ని తిట్టారు సరే అని చెప్పేసి మళ్ళా మేము జూ పార్క్ ముగించుకుని బయటకు వచ్చాము బయటకు వచ్చిన వెంటనే మేము ఒక బస్సు ఎక్కి మళ్ళీ స్కూలుకి వెళ్ళాము స్కూలుకి వెళ్ళినప్పుడు స్కూలుకు వెళ్ళినప్పుడు మా సార్ మమ్మల్ని చూసి తిట్టాడు ఎందుకు ఇలా అరుస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి తిట్టాడు మళ్ళా చంద్రగిరిలో మేము చాలా ఎంజాయ్ చేసిన చేసినాము దాని తర్వాత మేము ఒకసారి ఒకసారి ఈ ఇక్కడికి వెళ్ళాము ఎక్కడ అంటే థాయిల్యాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు మమ్మల్ని చూసి హేళన చేస్తు ఉన్నారు ఎందుకంటే మేము చాలా అగ్లీగా ఉంటాం కాబట్టి మేము వాళ్ళతో థాయ్ మసాజ్ చేపించుకున్నాము థాయ్ మసాజ్ చేయించుకున్న వెంటనే మేము అక్కడ ఉన్న బీచ్లో బాగా దూకి ఆటలు ఆడాము ఆటలు ఆడిన వెంటనే ఆడ ఒక అమ్మాయి మా ఫ్రెండుకి తగిలింది మా ఫ్రెండ్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చూపించాడు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకి మళ్ళా నేను ఒక జాబ్ చేస్తూ ఉండిపోయాను జాబ్ ఎక్కడ అంటే బెంగళూరులోని కాగ్నుజెంట్ కంపెనీలో అక్కడ నాకు ముప్పై వేలు జీతం ఇచ్చేవాళ్ళు అక్కడ ఉండే వాళ్లంతా నాకు చాలా క్లోజ్ అయ్యారు క్లోజ్ అయిన వెంటనే నేను వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవడం చేశాను మేము పార్టీసు అనేసి బాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళము తిరిగిన కొద్ది రోజులకు గాను మాకు బ్రేక్స్ ఇచ్చారు ప్రొడక్షన్ బ్రేక్సు అందువల్ల మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా మా పాత స్నేహితులతో కలిసి నేను ఆటలు ఆడుతూ ఉన్నాను మరియు ఒక కోచింగ్ సెంటర్లో చేరాను ఒక కోచింగ్ సెంటర్లో అమ్మాయి నాకు చాలా పరిచయమైంది తను నాకు అన్నీ నేర్పించేది మేము మళ్ళా మా ఫ్రెండ్స్తో ఒకసారి టూర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము అప్పుడు మేము ఊటీ వెళ్ళాము ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ క్లయిమేట్ చాలా కూల్గా ఉంది మేమక్కడ చాలా ఎంజాయ్ చేసాము మళ్ళీ నైట్ పార్టీలు ఉండి చేసుకుని మళ్ళా ఇంటికి తిరిగి వచ్చాము ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే మా ఫ్రెండుకి జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబు తను తాసిల్దారిగా సెలెక్ట్ అయ్యాడు తాసిల్దారిగా తను ఆక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తున్నాడు ఒకసారి అతనికి ఇంకో అతనికి గొడవ వచ్చింది జాగ విషయంలో తను చాలా అప్సెట్ అయిపోయాడు కానీ తాను న్యాయం కోసం పోరాడి గెలిచాడు దాని తర్వాత ఝాన్సీ అనే అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఆ అమ్మాయి పెళ్ళికి మేము అందరం వెళ్ళాము వెళ్ళి అందర్నీ విష్ చేసి అందర్నీ విష్ చేసాము విష్ చేసిన వెంటనే తను మమ్మల్ని ఆ అమ్మాయి ఎంతో ప్రేమ పూర్వకంగా విందుకు పిలిచింది విందుకు పిలిచి మమ్మల్ని బాగా తినిపించింది తిన్న వెంటనే మేము ఝాన్సీతో కలిసి ఫోటో తీసుకున్నాము ఫోటో తీసుకుని అక్కడ నుంచి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చాము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు ఎందుకంటే నేను అప్పటికే చాలా లేటుగా వచ్చాను రాత్రి పదకొండు గంటలకు అయ్యే సరికి తిట్టారు ఇలా మేము ఎన్నో కష్టాలు ఉన్న మా ఫ్రెండ్షిప్ని వదులుకోలేదు కొద్ది రోజుల తర్వాత నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది టీసీఎస్ అందులో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా సెలెక్ట్ అయ్యాను అక్కడ నాకు భాను ప్రకాష్ అనే వ్యక్తి చాలా క్లోజ్ అయ్యాడు తనతో నేను ఎంత మూవ్ అయ్యాను అంటే నా పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకునే అంతగా మూ అయ్యాను తను నాకు రోజు తినేటివి తీసుకొచ్చి ఇచ్చేవాడు నా ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేసేవాడు ఇలా మేము చాలా బాండింగ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పెరిగింది దాని తర్వాత మేము ఎక్క ఎక్కడికి వెళ్ళాము అంటే చెన్నై వెళ్ళాము చెన్నై వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాము తాగాము బీర్లు అవన్నీ తీసుకొచ్చాము తర్వాత మేము మళ్ళీ బ్యాంగ్లూర్ వెళ్ళి టీసీఎస్లో జాబ్ చేయడానికి వెళ్ళాము అక్కడ మా హెచ్ఆర్ మమ్మల్ని బాగా తిట్టేవాడు రోజు రమ్మని చెప్పేవాడు అతను రోజు తిట్టడం వల్ల మాకు రోజు మైండ్ అప్సెట్ అయ్యేది వాడు ఎప్పుడు చెప్పేవాడు భాను ప్రకాష్ రేయ్ ఈ పని మాకు వద్దురా మనం వెళ్ళి పోదాము చాలా కష్టంగా ఉంది మానసికమైన ఒత్తిడి నా వల్ల కావట్లేదు రా అని చెప్పేవాడు నేను అయినా సరే ఉండరా మనం చదువుకుందామని చెప్పి వాడ్ని ఉండనిచ్చే వాడిని శాలరీ వస్తుంది అటు చదువుకుంటేనే మేము ఈ పని చేసే వాళ్ళము కాబట్టి అతను ఉండేవాడు అలా మా జీవితం చాలా బాగా నడిచేది ఇప్పటికీ కూడా మేము ఆ టీసీఎస్లోనే పని చేస్తున్నాము అతను ఆడే పనిచేస్తున్నాడు ఆ హెచ్ఆర్ మాత్రం మారిపోయాడు మమల్ని తిట్టిన హెచ్ఆర్ మారిన వెంటనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము